డాక్టర్గారా అండి మేడమ్ నమస్తే కొంచం మీ హాస్పిటల్కు వద్దాం అనుక్కున్నాను కానీ క్లోజ్ చేసి ఉందండి అందుకు కాల్ చేస్తున్నాను అవును అవునా అదే మేడమ్ నాకు కొంచం రైట్ షోల్డర్ కొద్దిగా బాగా పెయిన్ వస్తుంది దానికోసం చూపించుకుందాం అని వద్దాం అనుకుంటున్నాను అండి ఇపో ఈ లోపూ ఏమన్నా పెయిన్కిల్లర్ కానీ ఏమన్న చెప్తారా నేను ఈవెనింగ్ వచ్చేలోపు లేదండి ఒక సైడ్ పడుకున్నాను దానివల్ల బాగా లాగుతుంది రైట్ షోల్డర్ అంతా కూడా హ్యాండ్ అంతా కూడా బాగా పెయిను వస్తు త్రీ డేస్ నుంచి ఉంది తగ్గుతుంది అని ఊరుకున్నాను కానీ తగ్గట్లేదు బాగా హెవీగా ఉంది మీ క్లీనిక్కు ఒకసారి ఆల్రెడీ ఒకసారి వచ్చాము అందుకని మళ్ళీ కాల్ చేసాం

ఓకే అండి అయితే ఈవెనింగ్ వస్తాను ఓకే రిసెప్షన్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోమంటారా ఓకే మేడమ్ నేను కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటాను థ్యాంక్ యూ మ్యాడమ్